అదే మేడం నేను అది ఓనర్ అది హౌస్ తీసుకుందామని అనుకుంటున్నాను సో ఈ ఏరియాలో ఎలావుంటుంది కొంచెం ఏమైనా చెప్తారా ఓకే అంటే గొడవ ఆ ఓకే

కలుస్తా మేడం ఒక టూ త్రీ డేస్ తర్వాత వస్తాము అదే ఎలా ఉంటుందో

లేదండి అదే ఒకసారి ఎంక్వయిరీ చేశాక తీసుకుందామని సో మిమల్ని ఎంక్వయిరీ చేస్తున్నాము ఒకే దొంగలు ఉండడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా మేడం

ఓకే ఓకే మేడం అంతేనా మేడం ఓకే ఓకే లేదు మేడం ఇదే ఉంది సో క్లారిటీ వచ్చేసింది మిమల్ని అడిగాక ఓకే మేడం ఓకే అండి థ్యాంక్ యూ